భారతదేశంలో ముఖ్యంగా అతి ముఖ్యమైన పండుగలు గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం సంవత్సరానికి రెండు సార్లు ఈ పండగలను అన్నీ ప్రదేశాల్లో అన్ని ప్రాంతాలలో జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగ రోజు జెండావన్ జెండాను ఎగరవేసి మిఠాయిలు పంచడం అలాగే అనేక రకాలైన కార్యక్రమాలు డ్యాన్సులు ఆటలు పాటలు ఆటల పోటీలు పెడుతూ ఉంటారు అలాగే మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగని ఎంతో విశిష్టమైన పండుగగా మూడు రోజులు జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగలో ముగ్గులు వేయడం గొబ్బిళ్ళు పెట్టడం గొబ్బెమ్మలు చేయడం పిండి వంటలు చేసుకోవడం అలాగే సకినాలు గంగిరెద్దుల ఆటలు కోడి పందాలు ఇలా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు ఈ పండుగకు పది రోజులు సెలవులు కేటాయిస్తారు అలాగే మన తెలంగా తెలంగాణలో దసరా పండుగ విశిష్టమైన పండుగగా చెప్పుకోవచ్చు ఈ పది రోజుల పండుగలో అనేక రకాలైనటువంటి వివిధ రకాల పూలను సేకరించి తీరు తీరు పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా బతుకమ్మ ఆడుతూ దాండియా చేస్తూ డ్యాన్సులు చేస్తూ తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు ఈ నవరాత్రులు దుర్గాదేవిని ప్రతిష్టిస్తారు పూజలు చేస్తూ ఉంటారు మగవారికి దసరా పండుగ కూడా జరుపుకుంటూ ఉంటారు